నేను స్కూల్ నుంచి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానమ్మ అవును మీ అబ్బాయి స్కూల్కి రాలేదండి ఇవాళ అవునా అయితే స్కూల్కి రాలేదు మరెక్కడికి వెళ్లినట్టు ఏం చెప్పలేదమ్మ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ఓకే అమ్మా ఇలా అయితే కష్టం మరి మీ అబ్బాయి ఎడ్యుకేషను పర్పస్ బాలేదు నెక్స్ట్ వచ్చి అటెండెన్స్ కూడా అసలు బాలేదు అది మీరొకసారి చూస్తే ఒకసారి స్కూల్కు వస్తే మాట్లాడుదాం నేను మళ్ళీ మీకు కాల్ చేస్తానమ్మా అటెనెన్స్ బాలేదు నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్లో మార్క్స్ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు చెప్పండమ్మా అటెనెన్స్ అయితే చాలా తక్కువగా ఉంది తన బిహేవియరు కొంచెం అల్లరిగా చైల్డ్హుడ్ మెంటాలిటీ బాగా మరి ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాడు అసలు వర్క్స్ అన్ని చూపిస్తున్నారా మీకు కంప్లీట్ చేసి ఇంటి దగ్గర అది మీరు కొంచెం అబ్సర్వ్ చేస్తూ ఉండండమ్మా అంటే తను చేశాడో లేదో చె చెయ్యకపోయినా చేశానని చెప్తాడు కదా మరి మాకు వర్క్స్ ఏమి కంప్లీట్ చేసి చూపించటం లేదు పెండింగ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రాజెక్ట్ వర్క్స్ ఉండిపోయాయి అదొకసారి చూడండి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను నాకు స్కూల్కు వద్దురు కాని థ్యాంక్ యు అమ్మా